మా ప్రాంతంలో జనం ప్రజలు అత్యంత సాధారణంగా అనారోగ్యాంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటివి ఎక్కువగా అంటూ వ్యాధులు ఎక్కువగా ఈ యొక్క ఎయిడ్స్ కలరా గజ్జి తామర వంటివి కొన్ని వ్యాధులు అయినటువంటిఅన్ని కొన్ని వ్యాధులు ఇవి ఒకరినించి ఒకరికి వ్యాప్తి చెందడము జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి వ్యాధులకి కొంతవరకు దూరంగా ఉండడం చాలా మంచిది కొన్నిసార్లు ఇట్లాంటి వాళ్ళు వేసినటువంటి సబ్బులు కానీ బట్టలు కానీ వేసుకోవడం ద్వారా కూడా ఎక్కువగా వ్యాధులనేటివి మనకి సంప్రదించడం జరుగుతుంది అంటుకోవడం కూడా జరుగుతుంది ఇంకా గజ్జి తామర చూస్తే ఒకరికి వచ్చినట్లయితే ప్రాంతంలో కానీ ఇంట్లో కానీ మరొకరు అది వేసుకోవడం వాళ్ళ బట్టలు వాళ్ళ వస్తువులు ధరించుకోవడం ఈ విధంగా ఉండడం ద్వారా కూడా వాళ్ళ సబ్బులు వెంటనే అంటుకోవడం రక్తం ద్వారా ఇది సరిపడా జరగడం జరుగుతుంది ఎయిడ్స్ కూడా అదే విధంగా ఒకరికి వేసినటి ఇంజక్షన్స్ మరొకరికి వేయడం ద్వారా కూడా అంటుకునే వ్యాధులు కూడా ఉంటుంది బ్లడ్ ద్వారా కూడా మీకు ఎయిడ్స్ అనేది కూడా అంటుకోవడం జరుగుతా ఉంటుంది ఇట్లా కొన్ని వ్యాధులు అనేటివి ఒకరి నుంచి ఒకరికి సంప్రదిస్తూ ఉంటుంది ఈ విధంగా పోషకాహార లోపం వాళ్ళ తినేటివంటి ఆహారాలు సరైన విధానంలో లేకున్నట్లైతే కూడా కొన్ని వ్యా ఇట్లాంటి కొన్ని వ్యాధులు అనేటువంటివి ఈ విధంగా సంప్రదించడం జరుగుతుంది కొన్నిసార్లు ఆహారం కాయగూరలు ఎక్కువగా తినకపోవడం ఆ కంటికి సంబంధించినవి కూరగాయలు ఆకుకూరలు తినకపోవడం కూడా కంటికి సంబంధించిన వ్యాధులు కొంతమందికి సైట్ రావడము కండ్లు సరిగ్గా క కనిపించకపోవడము ఇట్లాంటి వ్యాధులు అనేటువంటివి సంప్రదించడము రావడము జనంలోకి జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ఆరోగ్యకరంగా ఉండాలంటే సరైనవంటి పద్ధతులను పాటిస్తూ మంచి ఆహారం తింటే మనము ఆరోగ్యకరంగా ఉండచ్చు వ్యాధుల నుంచి సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు